వ్యవసాయం పూర్తిగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది మేమ రిస్క్ తీసుకోవడానికి పంటలు మంచిగా పండించుకోవడానికి నీరు చాలా అవసరము ఎలాంటి పంట వేసిన అది క్షీణించకుండా మరి ఎలాంటి పురుగులు రోగం రాకుండా మందులు మరియు పిచుకారీలు యూరియా అమోనియా ఇలాంటివి వేస్తూ ఉంటారు దాని వల్ల వాటికి ఉన్న రోగాలు పోయి మంచిగా పంటలు పండి రైతులకి మంచిగా ఆదాయాన్ని ఇస్తాయి